మేడం మేము ఇది ట్రిప్ వెళ్ళాలి అనుకుంటున్నాం నేను సోలో ట్రావెలర్ని నాకు కొంచెం దాని గురించి డీటెయిల్స్ చెప్పండి తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాను ఓకే అండి ఓకే అండి

ఆ

డ్రైవర్కి ఎంత అండి బేట

ఆ మరి తిరుమలలో ఈ దర్శనం కూడా చేయిస్తారండి ఆ ఆ దానికి ఎంత అయిద్దండి

అవునా విఐపీకి ఎంత అయిద్దండి ఆ మరి మాములు దర్శనం సర్వ దర్శనం అయితే అండి

సరే నేను ఒకసారి మా వాళ్ళతో కనుక్కొని మీకు ఫోన్ చేస్తానండి ఓకేనా ఒకే థ్యాంక్ యు